గుడ్డే చాలామంది వారి వారి యొక్క కొడుకులు లేక సోదరుడు ఇలా అనేక మంది వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు మంచి స్థాయికి చేరుకుంటే బాగుండు అని ఆలోచించడంలో తప్పైతే లేదు అయితే వాళ్ళు చదువుకున్నటువంటి బీటెక్ కావచ్చు లేక ఎంబిఏ కావచ్చు లేక డిగ్రీనో ఎంటెక్ కావచ్చు ఇలాంటి చదువులు వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వారిని వెంటనే చదివిన తరువాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చేతుల్లో తీర్చిదిద్దుకునే విధంగా ఉన్నాయా లేదా అని ఆలోచించే విధంగా వారికి ఏదైతే సరిపోతుందో వారు చేయగలిగినటువంటి కోర్సుల్లో చేర్పిస్తే బాగుండని ఆలోచన